మా ప్రాంతంలో ఉన్ని పర్యాటకులకు ఏరియా గైడర్గా టూర్లను అందించే సంస్థలు చాలానే ఉన్నవి అవి బాగా ప్రసిద్ధి చెందినవి కూడా వాటిలో కొన్ని ఏమిటంటే ఏలూరు టూర్స్ కాకతీయ టూర్స్ అలాగే ఏలూరు ట్రావెల్స్ ఇవి వివిధ ఏరియాలకు వివిధ గైడ్ ఏరియా గైడ్ల్గా ఇవి మనకు ప్రాచుర్యంలోను అలాగే టూర్లను అందించే వాటిగా మా ప్రాంతాల్లో ఉన్నవి ఇవి అనేక ప్రొవైడర్లకు సర్వీస్ ప్రొవైడ్ చెయ్యడం అలాగే ఇతర భాషల్లోనూ మాట్లాడం బాగా ప్రాచుర్యం పొంది ఉన్నాయి మా టూర్ గైడ్లు తెలుగు ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో మాట్లాడగలరు ఎక్కువగా తెలుగు భాష మాట్లాడేవారు ఉండడం వల్ల తెలుగు ఇంగ్లీష్ భాషను అలాగే కొన్ని చోట్ల హిందీ భాష మాట్లాడేవారు అధికంగా ఉండడం వలన హిందీ భాషను కూడా మాట్లాడగలరు ఈ మూడు భాషలు బాగా ప్రాముఖ్యత వహించి ఉన్నవి కనుక మా టూర్ గైడ్లు ఈ మూడు భాషల్లోనూ ప్రాంత్ ఏ ప్రాంతం లో పర్యటన చెందిస్తున్నారో ఏ పర్యాటకులకు అనువైన విధంగా మా టూర్ గైడ్లు మాట్లాడుతూ ఉంటూ ఉంటారు అలాగే ఏలూరు టూర్స్కి వచ్చి చూసినట్లయితే ఈ సంస్థ ఈ మూడు భాషల్లో తెలుగు ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో మనకు గైడ్లను మనకు అందిస్తూ ఉంది ఇందులో ఏలూరు నగరంలో మొత్తం మనకు పిల్లలపళ్లి అలాగే గుండమ్మ కథ జలాశయం ఇతర ప్రాంతాలకు టూర్లను అందిస్తూ ఉంది ఈ టూర్ మనకు చాలా ఆహ్లదంగాను సంతోషకరంగానూ మనకు ఉంటుంది అలాగే కాకతీయ టూర్స్కి వచ్చిన వచ్చినట్లయితే ఇందులోనూ మూడు భాషలు మాట్లాడగలిగే టూర్ గైడ్లు మనకు లభిస్తారు వీరు కూడా జలాశయాలను చూపించడము అలాగే ఏలూరు పట్టణాన్ని దానికున్న విశిష్టతను చారిత్రక కట్టడాలను తెలియచేయడంలో ముందుంటారు అలాగే ఏలూరు ట్రావెల్స్ సంస్థవారు కూడా అలాగే మంచి విలువైన సమయాలను కాకతీయుల శిథిలాలను అన్నిటిని మనకు చూపించడంలో వారి సమయ పాలన చాలా బాగుంటుంది ఈ టూర్ గైడ్లు మరియు సర్వీస్ ప్రొవైడర్లు సాధారణంగా ఒక వెబ్సైట్ ద్వారా కాని ఫేస్బుక్ పేజీలో ద్వారా కాని మనకు సమాచారాన్ని అందిస్తూ పర్యాటకులకు అందుబాటులో ఉంటారు ఈ విధంగా మా ప్రాంతంలో పర్యాటకులు ఏరియా గైడ్లుగా పనిచేస్తూ అందరి ఆదరాభిమానాలను పొందుకుంటున్నారు